పండుగలలో నాకు ఫస్ట్ ఇష్టమైన పండగ అంటే హోలీ హోలీ దసరా సంక్రాంతి ఉంటాయి మేము ప్రతీ ప్రండగకీ బాగా నాన్ వెజ్జే వండుకుంటాము చికెన్ బిరియాని చికెన్ మటన్ అలాగే వండుకుంటాము దసరాకి సంక్రాంతికి అయితే మేము అప్పాలు చేసుకుంటాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా తెలుగు వాళ్ళు అయితే అప్పాలు చేసుకుంటాము మేము అయితే

కడాయి అంటారు కడాయి అనేది తీసుకోవాలి తీసుకున్న తరువాతకి నూనె అనేది చాలా పోయాలి నూనె చాలా పోసిన తరువాత మనం మురుకులు అనేవి ఎలా చేస్తారు అంటే ఒకటి మురుకులు పావు అనేది ఉంటుంది ఆ మురుకుల పావుతోని ఫస్ట్ చిన్నచిన్న పేపర్స్లలో మనం అది గట్టిగా వత్తి రౌండ్గా తిప్పుతాము తిప్పిన తరువాతకి అవి చేతితో పట్టుకొని ఆ నూనెలో అనేది మెల్లగా వేయాలి వేసిన తరువాతకి

వేసి ఇంకా అల్లం ఎల్లిగడ్డ వేసి కలపాలి కలిపిన తరువాతకి అది మంచిగా ఇట్లా కా కావాలి మనకి చేతులలోకి వచ్చేటట్టు రావాలి మనము ఒక బెడ్షీట్ అయినా ఏమైనా క్రింద పరిచి మనం అవి చేతితో మంచిగా పోయాలి మరి చాలా చేయ వచ్చిన వాళ్ళే చేస్తారు మనకి నాకు అయితే చేయడానికి రాదు అది అది బాగా కలిపి

చేయాలి చేసిన తరువాత ఇంకా వేరేవి అంటే నాకు స్వీట్స్ మేము రాఖీ మా రాఖీ పండుగకి స్వీట్స్ చేసుకుంటాము ఎందుకంటే మనం రాఖీ కట్టేటప్పుడు స్వీట్స్ అనేవి పెడతాను ఇట్లా పెడతారు స్వీట్స్ అలా అంటే నాకు పాలకోవా కలాకాండ్ అంటే చాలా ఇష్టం కలాకాండ్ చేయడం అయితే నాకు నాకు కొంచెం వచ్చు కలాకాండ్ ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఒక పా పాలు తీసుకోవాలి పాలు పాలు ఇంకా చాలా ఉంటాయి తీసుకొని తరువాత అది కాగబెట్టాలి కాగబెట్టిన తరువాతకి అందులో ఏమో వేయాలి నాకు అంతగా గుర్తుకులేదు కలాకాండ్ చేయడం ఎలాగో ఇంకా వేరేవి అంటే మేము గుత్తి వంకాయ కూర వండుకుంటాము అది అది కూడా చాలా బాగుంటుంది అది బిర్యానీలో ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం చాలా బాగుంటుంది అది ఇంకా పా మనం వినాయక చవితి అప్పుడు అయితే చాలా స్వీట్స్ చేసుకుంటారు లైక్ పాయసం ఇంకా ఉండ్రాలు అనేవి ఉంటాయి వినాయకునికి చాలా ఇష్టం అన్నమాట అవి అవి బాగుంటాయి అవి తినవచ్చు పాయసం అనేది ఎలా చేస్తారో నాకు అంతగా

బయటికి వెళతాము బయట కూడా వండుకుంటాము ఇంకా నాకు ఇష్టమైన పండుగ అయితే హోలీయే అప్పుడు మేము నాన్ వెజే వండుకుంటాము చికెన్ మటన్ చేసుకుంటాము చికెన్ చేయడం ఎలాగా అంటే ఫస్ట్ ఒక ను గిన్నెలో ఫస్ట్ మనకి కావాలసిన పదార్థాలు నూనె అల్లం వెల్లిగడ్డ చికెన్ అండ్ కారం ఉప్పు ఇంకా చాలా కావాలి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నూనె పోయాలి నూనె పోసిన తరువాతకి అల్లం వెల్లిగడ్డ అండ్ ఉల్లిగడ్డలు వేసి కలపాలి కలిపిన తరువాత చికెన్ అనేది వేయాలి చికెన్ బాగా కలపాలి చికెన్ కలిపిన తరువాతకి అది కొంచెం ఏమంటారు ఉడకాలి ఉడికిన తరువాతకి మనం కారం ఉప్పు పసుపు వేయాలి వేసిన తరువాత ఇంకా మనకు కా కావాలి అంటే మా కర్రీ కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యాక మనం దాన్ని పైనుంచి మనం కొత్తిమీర అనేది తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా డిఫరెంట్ వంటకాలు అంటే మనం పండగలకి అయితే మేము బిర్యానీ చేస్తాము అన్నం ఇట్లా బిర్యానీ చేస్తాము అది అయితే చాలా బాగుంటుంది బిర్యానీ చేయడం ఎలా అంటే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టుకోవాలి

ఇంకా ఇంకా ఏం బాగుంటాయి అంటే నాకు తెలిసి జనవరి ఫస్ట్ రోజు కూడా మేము చాలా డిఫరెంట్ అయిన వంటకాలే వండుకుంటాము ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి న్యూ వంటకాలు వండుకుంటాము న్యూ వంటకాలు ట్రై చేస్తాము అన్నమాట న్యూ వంటకాలు మేము అయితే రీసెంట్గా టమాటా రైస్ ట్రై చేసాము అదే అయితే చాలా బాగుంటుంది మా మమ్మీగా మా అమ్మగారు యూట్యూబ్లో చూసి వండారు చాలా బాగుంటుంది